నంద్యాల జిల్లాలో పర్యాటకులకు సందించగలిగే సందర్శించగలిగే ప్రసిద్ధి మార్కెట్లు మరియు షాపింగ్ సెంటర్లు అనేకంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎస్పీవై రెడ్డి సూపర్ మార్కెట్ మెయిన్ బజార్ శ్రీనివాస కాంప్లెక్స్ బైర్మల్ స్ట్రీట్ వన్ టౌన్ ప్రాంతం నంద్యల ఫ్లవర్ మార్కెట్ ఎస్పీఎన్ఆర్ మార్కెట్ మరియు నంద్యాల క్లాత్ మార్కెట్ వంటి ప్రఖ్యాత మార్కెట్లు ఉన్నాయి ఎస్పీవై రెడ్డి సూపర్ మార్కెట్ అనేది నంద్యాలలో అత్యంతమైన ప్రసిద్ధ షాపింగ్ సెంటర్ ఇక్కడ బ్రాండెడ్ మరియు నాన్ బ్రాండెడ్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి మెయిన్ బజార్ మరియు శ్రీనివాస కాంప్లెక్స్ వంటి మార్కెట్లు కూడా స్థానికులకు మరియు పర్యాటకులకు అనేక వస్తువులు అందజేస్తాయి బైర్మల్ స్ట్రీట్లో పుస్తకాలు మత సామాగ్రి హ్యాండ్క్రాఫ్ట్ వస్తువులు మరియు బహుమతులు లభిస్తాయి వన్ టౌన్ ప్రాంతం బంగార ఆభరణల కోసం ప్రసిద్ధి చెందింది నంద్యాల ఫ్లవర్ మార్కెట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పూల మార్కెట్లో ఒకటి ఇక్కడ రోస్లు జాస్మిన్ గ్లాడియోలస్ గ్లాడియోలస్ లిల్లీలు ఆర్కిడిక్స్ ఆర్కిడేసి వంటి పూలు లభిస్తాయి ఎస్పీఎన్ఆర్ మార్కెట్లో తాజా కూరగాయలు పూలు హ్యాండ్క్రాఫ్ట్ వస్తువులు జ్యూవెలరీ మరియు స్థానిక కళఖండాలు లభిస్తుంటాయి నంద్యాల క్లాత్ మార్కెట్లో కాంజీవరం పోచంపల్లి గద్వాల్ మాన్యవర్ వంటి శారీలు మరియు ఇతర వస్తువులు లభిస్తు ఉంటాయి ప్రజలకు ఈ మార్కెట్లో వస్తువుల ధరలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి నాణ్యత కూడా మంచి స్థాయిలో లభిస్తుంది స్థానికులు మరియు పర్యగట పర్యాటకులు ఈ మార్కెట్ను సందర్శించి తమ అవసరాలను అనుగుణంగా వస్తువులు కొనుగోలు చేస్తు ఉంటారు